ఆఫీసులో గొడవైనప్పుడు మేము చాలా చక్కగా ఎదుర్కొంటాం మా తప్పు మా సైడ్ ఏ తప్పు లేదు మీరు తప్పు ఉండడం వల్ల మేము ఇలా చేశాము అని చాలా విదంగా మాట్లాడుతాము మా సైడ్ తప్పుంటే మేము ఇలా మాట్లాడము అని చెప్తాము మీ సైడ్ తప్పుంది కాబట్టి మాట్లాడినాము ఇలా స్యాలరీ బేసిక్స్ గురించి అడిగినప్పుడు అటెండెన్స్ అటెండెన్స్ చూపిస్తాము లేకపోతే బయోమెట్రిక్స్ చూపిస్తాము ఇలా ఎవరైనా లోన్స్ తీసుకుని కట్టకుండా ఉండడం వల్ల ఇంత టైమ్ తీసుకుని మీరెవ్వరు క్లియర్ చేసుకోలేదు అని వాళ్లు గొడవకి వచ్చినప్పుడు వాళ్ళ అకౌంటులో వాళ్ళ అకౌంటులో అమౌంటు కట్ అవ్వడం కట్ అవ్వడం వల్ల వాళ్ళు మమ్మల్ని ఎదురించినప్పుడు మేము ఎళ్ళి చెప్తాము మీరు ఇన్నిరోజులు టైమ్ తీసుకున్నారు ఇంకా పే చేసుకోలేదు ఇలాయితే కష్టము ఇలాయితే మీ అకౌంటులో డబ్బులు కట్ అవుతాయి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇలా జరగడం వల్ల వాళ్లింకా గొడవలకి వస్తారు కాబట్టి మేము చాలా సింపుల్గా సాల్వ్ చేసుకుంటాము వాళ్ళకి ఇంకా కంప్యూటర్లో అప్డేట్ అయ్యి సిస్టమ్స్లో అప్డేట్ అయ్యేవి చూపిస్తూ ఉంటాము మీరు ఈ మంత్ కట్టుకున్నారు ఆ మంత్ కట్టుకోలేదు అనేసి చూపిస్తూ చాలా చక్కగా ఎదుర్కొంటూ ఉంటాము అలా ఆఫీసులో గొడవలు వచ్చినప్పుడు వాళ్లు మాపై గొడవలకి వచ్చినప్పుడు మేమంతా ఒక టీముగా చేరి మీది తప్పు ఇలాగా చేశారు ఇలాగా లోన్స్ కట్టుకోవడం లేదు ఇలా స్యాలరీ బేసిక్స్ గురించి అడిగినప్పుడు మీరు ఈ రోజు ఆబ్సెంట్ అయ్యారు ఆ రోజు ప్రెజెంట్ అయ్యారు మీ బయోమెట్రిక్ మా దగ్గర ఉంది అని మేం చెప్పేవాళ్లం అలా చెప్పడం వల్ల మేము ఆఫీసులో గొడవలనేది ఎదుర్కొంటాము లేకపోతే వాళ్లు మాపై గొడవలకి వచ్చినప్పుడు మేము ఆఫీసంతా ఒక టీముగా చేరి మీదే తప్పు అని మేము వాళ్ళకి చెప్తాము ఇలా అర్దమయ్యేటట్టు చెప్తాము ఇది మీరు క్లియర్ చేసుకోలేదు ఇంకా క్లియర్ చేసుకోవాలి ఇంకా ఇంత అమౌంటు పెండింగ్ ఉంది అని చెప్తు ఉంటాము ఇలా ఆఫీసులో గొడవలు వచ్చినప్పుడు చాలా ఈజీగా క్లియర్ చేసుకుంటాము ఎవరు మాపై గొడవలకు వచ్చినా ఇలాగే క్లియర్ చేసుకుంటూ ఉంటాము లేకపోతే చెప్పడం వల్ల వాళ్లుకి అర్దమవుతుంది మనకి అర్దమవుతుంది కాబట్టి చాలా చెప్పాలి ఇలాంటి గొడవలు లేకుండా ఎదురుకో ఎదురుకోవాలి కాబట్టి వాళ్ళకి చెప్పే పద్ధతిలో వాళ్ళకి చెప్పాలి